నేను ఆర్డర్ చేసుకున్న ఐటెమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాను నాకు ఆ హోటల్ వాళ్ళు మంచిగా ఆర్డర్ ఇచ్చారు నేను చెప్పిన రకంగానే టేస్ట్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది నాకు ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగా నచ్చింది నేను ఆర్డర్ చేసి చెప్పిన టైంకి కరెక్ట్ టైమ్కి తీసుకువచ్చారు నాకు ఇది చాలా వాళ్ళు తీసుకువచ్చిన టైమింగ్ కానీ లేదా వాళ్ళు చేసిన టేస్ట్ కానీ చాలా బాగా నచ్చింది ఇంకా డెలివరీ విషయంలో అయితే వాళ్ళు ఎలాంటి తప్పులు చేయలేదు కరెక్టుగానే నేను చెప్పిన అడ్రస్కి తీసుకువచ్చారు ఒక్కసారి చెప్పగానే వాళ్ళు అంత నోట్ చేసుకొని అన్ని కరెక్టుగా తీసుకువచ్చి ఇచ్చారు నాకు బాగా నచ్చింది నేను ఎంత ఆర్డర్ చేసానో అంత వరకు మాత్రమే తీసుకువచ్చారు మరియు టైమింగ్ కానీ టేస్ట్ విషయములో కానీ అంతా కరెక్టుగా ఉంది నాకు ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళ దగ్గర నుండి ఒక్క విషయం బాగా నచ్చింది నేను అందుకే మా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి చెప్పాను ఈ రెస్టారెంట్లో బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి టైమింగ్ అయినా టేస్ట్ విషయములో అయినా కరెక్టుగా వాళ్ళు చేస్తారు అని నేను డెలివరీ బాయ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి టిప్ కూడా ఇచ్చాను అతను చాలా సంతోషపడ్డాడు టేస్ట్ విషయానికి వచ్చినా ఇంకా క్వాలిటీ విషయం క్వాంటిటీ విషయం మరియు టైమింగ్స్ అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండడం వల్ల నాకు రెస్టారెంట్ బాగా నచ్చింది నేను ఎప్పుడైనా ఎక్కువగా ఇక్కడికే వెళ్ళి తినేదాన్ని ఫుడ్ కాకపోతే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళే కొంచెం దూరంగా ఉండడం వల్ల నేను ఆర్డర్ పెట్టుకోవలసి వచ్చింది ఆయన ఆర్డర్ నాకు ఇంటికి తీసుకువచ్చి మంచిగా ఇచ్చారు నాకు వాళ్ళ మీద చాల నమ్మకముగా ఉండి నేను ఆర్డర్ చేసుకొని మరీ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేసాను నాకు చాలా బాగా నచ్చింది ఇలానే ప్రతీ ఒక్కరికీ చేస్తే అందరు కూడా మంచిగా టేస్ట్ చేసి మంచి రేటింగ్స్ ఇస్తారు ఈ హోటల్కి మంచి రేటింగ్ అనేది వస్తుంది